మా భారతీయ సంస్కృతి కాపాడాలనుకుంటున్నాము ఎందుకంటే మా భారతీయ దేశంలో అనేకమైన ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు అనేకమైన సంప్రదాయాలు కలిగి ఉంటాయి కాబట్టి సామ భారతీయ దేశాన్ని కాపాడాలనుకుంటున్న భద్రంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాము పిల్లలకి కూడా దీని గురించి అనేక రంగాలుగా మేము చెప్పాలనుకుంటున్నాము మా ఉదయ భారతీయ ప్రజలకి అందుబాటులో ఉండే అనేక రకాలైన భాషలు ఉంటాయి అనేక రకాల మనుషులు కలిగి ఉంటారు మతాలు అలాంటివి కలిగి ఉంటాయి సంప్రదాయాలు ఉంటాయి పండుగలు ఉంటాయి కాబట్టి మా దేశాన్ని మేం మంచిగా కాపాడుకోవలని అనుకుంటున్నాము భారతీయ దేశం అంటే అనేకులకి ఒక నిదర్శనంలాగా ఉండాలని అనుకుంటున్నాము మా భారతీయ దేశంలో అనేకమైన ప్రజలకు మంచి అలవాట్లు ఉంటాయి కాబట్టి భారతీయ దేశంలో వంటలు రుచికరమైన బా ఆహర పదార్థాలు ఉంటాయి సంస్కృతి కోసం మరి దేశంలో అనేకమైన ప్రజలు కష్టపడుతూ ఉంటుంటారు సంపాదన కోసం పిల్లల భవిష్యత్తు కోసం చేస్తుంటారు కాబట్టి భారతదేశంలో భద్రంగా ఉంటే చాలా మంది ఇక్కడ వచ్చి జీవిస్తుంటారు వాళ్ళకి అనేక రకా ఉద్యోగాలని అల్లికల కోసం మరి ఉంటుంది కాబట్టి భారతీయ సంస్కృతి కాపాడాలని అనుకుంటున్నాము